మన భారతదేశంలో ప్రధాన రాజకీయ పార్టీలు కొన్ని ఏంటంటేనండి ఒకటి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీలండి ఇంకొకటి జనసేన మన రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే అలాగే తెలుగుదేశం పార్టీ అవన్నీ కూడా ఏంటంటే కొన్ని ప్రధాన రాజకీయ పార్టీ అండీ ఆ దాని నినాదం దాని ప్రముఖ వ్యక్తిని వర్ణించగలరా అంటే జనసేన తీసుకున్నారనుకోండి గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు అయితే దాన్ని ఆ ప్రారంభించడం జరిగింది ఆయన ప్రతీది కూడా ఏంటంటే ముఖాముఖిగా చెప్పేస్తారండి అలాగే జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన కూడా ఒక మంచి వ్యక్తి ఆయన కూడా ప్రజల అభివృద్ధికి సంబంధించి ఎన్నో కార్యకలాపాలు ఎన్నో చేపట్టడం జరుగుతుంది మనందరికీ తెలుసు అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ చంద్రబాబునాయుడు గారు అండి ఆయన కూడా ఆ మహిళల కోసం లేకపోతే సమాజంలో ఉన్న కొన్ని దృక్పదుల కోసం కూడా ఎంతో పోరాడిన మంచి వ్యక్తి అండి